హలో హలో సార్ ఇది నాకు నెట్ బ్యాంకింగ్ చేసుకోవాలి ఇది ఏటీఎం కార్డ్ పిన్ చేంజ్ చేయాలి అంటే బ్యాంక్కి రావాలా

అది దానికి ఏమైనా అమౌంట్ కట్ అవుతుందా మళ్ళీ పిన్ చేంజ్ చేయడానికి దానికి దీనికి ఏమైనా

అవునా అది ఇంకోటి ఇది ప్యాన్కి పిన్ చేంజ్ చేయడానికి కాకుండా ఇది నెట్ బ్యాంకింగ్కి గిట్లా రావాల్సి వస్తుందా అక్కడ

పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్డా అవునా ఇది ఫోన్పే గూగుల్ పే వాడితే ఏమైనా టాక్సెస్ పడతాయి అండి ఫోన్పే గూగుల్ పే వాడితే ఏమైనా టాక్సెస్ అమౌంట్

ఓకే ఓకే సరే థ్యాంక్ యూ ఏం లేదు అండి సరే థ్యాంక్ యూ అండి